జీకే రెస్టారెంటేనండీ మేము ఒక ఆర్డర్ పెట్టాము అరగంటల్లో వస్తాయని చెప్పారు గంట అవుతుంది అసల్ ఇంత లేటు మరే ఎందుకు జరుగుతుంది మేము ఏంటో కదా దానికి కారణం అనేది తెలుసుకోవచ్చా అసలు కనీసం ఒక పది నిమిషాలు అయితే అనుకోవచ్చు కానీ మరి ఒక గంట సేప ఒక అరగంటకు అరగంట లేట్ ఇలాగే అయితే ఎలాగా అండి మీరు కారణం చెప్పండి ఎందుకు ఇంత లేటు టైం పడుతుందో మాకు కారణం తెలియాలి